ఆరోగ్యం అనేది మనిషికి చాలా విలువైన సంపద అనమాట ఇక్కడ మన ఆరోగ్యంగా ఉండడానికి మన ని ఆహారపు అలవాట్లను చాలా వరకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యకరమైన ఫుడ్ని హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ ఫైబరు మినరల్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యం అనేది మనకు బాగంటుంది మనకి కొన్ని స్వీట్స్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వాటర్ ఎక్కువగా తాగుతు ఉండాలి మన ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే మన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాం